ఏం లేదండీ మన యూనివర్సిటీ ని ట్వంటీ ట్వంటీ ఫైవ్ లోపు కొంచం టాప్ టెన్ లోకి తీసుకెళ్లేలా మీ దగ్గర ఏమైనా ప్లాన్స్ ఉన్నాయా ఏమైనా ఇంప్లిమెంట్ చేద్దామా అని చెప్పేసి పిలిచాను అదే ఏమన్నా ప్లాన్స్ లాంటివి ఏమన్నా ఉంటే ఆహా ఏమంటే ఏ విధంగా చెప్తున్నారు

సరే అండి సరే అండి అయితే నేను మనం ప్లాన్ చేద్దాం మీరు ఏమైనా ఉన్నాయని చెప్తే నేను దేనికైనా రెడీ గానే ఉన్నాను అది మన యూనివర్సిటీ గ్రోత్ కోసమే కాబట్టి మనం ఎంతైనా చేద్దాం స్టాఫ్ అదీ అంటే మనం రిక్రూట్ చేద్దాం సార్ ఎడ్యుకేటెడ్ పర్సన్స్ నే తీసుకొద్దాము లైబ్రరీ అన్నారు కదా క్లాస్ కూడా మనము ఎక్విప్మెంట్ అదీ చూద్దాం ఎరేంజ్ చేద్దాము ట్వంటీ ఫైవ్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఉంది కదా అప్కమింగ్ ఇయర్స్ లోపు మనం టాప్ టెన్ లో ఉండేలా మాత్రం మీరు ప్లాన్ చేసుకోండి మనం ఎంత పెట్టడానికైనా వెనుకాడొద్దు ఇంకేమైనా ఉన్నా కొంచం చెప్పండి